హలో సత్యనారాయణగారా అండి నేను నాగరాజు అండి రియల్ ఎస్టేట్ ఏజెంట్ నాగరాజు అండి అదే మొన్న చూసారు కదా అది మీరు ఆ హౌస్ ఓకే అంటారా ఇప్పుడు చూడండి అది సీటీకి నియర్లీ వన్ కిలో ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది చుట్టుపక్కల కూడా మీకెలాంటి డిస్టబెన్స్ ఏముండదు మీకు ఫ్యామిలీగా బాగా నచ్చుతుంది అది కంప్లీట్ మీకు మంచిగుంటుందండి అది మళ్ళీ ఇది తూ తూర్పు ఉంది గదా ఇప్పుడు ఫేసింగ్ కూడా తూర్పున ఉంది రోడ్కు చాలా దగ్గరలో లిమిటెడ్ లిమిటెడ్ స్పేసే కదా చాలా దగ్గరలో ఉన్నాయి కదా మరీ ఏమంటారు చెప్పండి ఫైనల్ చేస్తారు ఎప్పుడు చేస్తారు చెప్పండి

అది అది కాదండి ఇప్పుడు అది ఇప్పుడు మీరు చూసారు మీరు ఇంట్లో కూడా దాదాపు చెప్పుంటారు ఇంకా డిస్కషన్ ఏముంది ఇప్పుడు తక్కువ రేట్లోనే మీకు తెలుసు మీ మీకు చాలా తక్కువ రేటే చెప్పామండి ఇది మీరు ఫైనల్ తొందరగా చేసుకుంటేనే బెటర్ లేదు అంటే నేను వేరే వాళ్ళకు మరి ఇవ్వాల్సుంటుంది చెప్పండి అట్లా మీకైతే బాగా నచ్చింది కదా మీకైతే ఫైనల్గా అయితే బాగా నచ్చింది కదా అంతా నా రూమ్స్ కూడా చూడండి ఎంత

ఫైనల్ రేట్ అంటే ఇంక ఏముండదండి కంప్లీట్ ఏముండదండి ఇక ఫైనల్ ఇప్పటికీ చాలా తగ్గించామండి అది ఇప్పుడు మాకు ఇంకా చాలా లాస్లోనే ఉంది అయినా మీ మీకు కంపల్సరీ మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి మేము ఇస్తున్నాము ఫైనల్గా అయితే మరి చెప్పండి ఎప్పుడు క్లోస్ చేసుకుంటారు దీన్ని టూ డేస్ టైం అని కాదు కానీ రేపు ఈవెనింగ్ లోగా నా మాకు చెప్పండి ఏదో ఒక విషయం ఈవెనింగ్లోనే ఎంతోకొంత ఎమౌంట్ కట్టేస్తే క్లోస్ చేసేయి ఓకే